హలో మేడమ్ మేడం ఇది ఈ ఇంటికి పెయింట్ వేయాలి అన్నది మీరేనా మేడం ఏంటి మేడం డబ సింగల్ బెడ్రూమేనా డబల్ బెడ్రూమేనా అది ఫ్లాటు సింగల్ బెడ్రూమ్ ప్లాటా అది అయితే మరి మేడం అంటే చుట్టు కాంపౌండ్ కూడా వేయాల మేడం అవి

ఓన్లీ లోపలనా మేడం ఎంత ఉంటుంది మేడమ్ అంటే దానికి ఫీట్ లెక్క ఉంటుంది మేడం ఎంత మేడం వెడల్పు ఎంత మేడం వెడల్పు ఎంత మేడం మీది ఫ్లాటు టెన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ పది ఫీట్ల పొడవు అడ్డం పొడవు ఎంత ఉంటుంది మేడం రెండు ఫీట్